గుడ్ ఈవెనింగ్ సార్ సార్ నా పేరు శివకుమార్ సార్ బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మీ కాలేజ్లో సార్ ఈరోజు నా ఫోన్ అనేది దొంగలించబడింది సార్ మధ్యానం అవును సార్ అవును సార్ మిడ్ ఎగ్జామ్ వ్రాస్తుంటే బయట బ్యాగ్లో మొబైల్ అనేది పెట్టాను సార్ ఫ్యాకల్టీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినట్టు స్విచ్ ఆఫ్ చేయడంతో కాల్ చేసినా అది రెస్పాండ్ అవ్వట్లేదు బి బ్లాక్లో ఎగ్జామ్ వ్రాసినా సార్ ఈ రోజు ఆఫ్టర్నూన్ అవును సార్ అవును సార్ ఉంది సార్ రూమ్ నంబర్ వన్ జీరో సెవెన్ బయట పెట్టాను సార్ బ్యాగ్

అంతా చెక్ చేసుకున్నా సార్ బ్యాగ్ అంతా చెక్ చేసుకున్నాను వాలెట్ బుక్స్ అన్ని అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్ ఎక్స్సెప్ట్ ఫోన్ అనేది ఒక్కటే దొంగలించారు సార్ ఫోన్ కంపెనీ వివో సార్ సార్ యాక్చువల్లీ అక్కడ కారిడార్లో సీసీ కెమెరా అనేది అవైలబిలిటీ ఉంది కదా సార్ అందుకని మీకు కాల్ చేసాను సార్ సీసీ కెమెరా నుంచి ఏమైనా చెక్ చేసి మాకు ఏమైనా హెల్ప్ చేస్తారని ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ ఏ టైంకి కలవాలి సార్ ఓకే సార్ చెక్ చేసుకున్నాను సార్ ఫ్రెండ్ మై డివైజ్లో చెక్ చేసుకున్నాను కానీ మొబైల్ డేటా ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ అవ్వడంతో అది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చూపియ్యట్లేదు సార్ అవును సార్

ఓకే సార్ సార్ పోలీస్ కంప్లెయింట్ ఏమైనా ఇవ్వాలా సార్ చేసాను సార్ చేస్తే ప్రిన్సిపల్ సార్కి కా కాంటాక్ట్ అవ్వండి ఒకసారి చెప్పారు సార్

ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్